అది లేదండి బంగారం తీసుకునే అంతలేదు కానీ అది ఈ మధ్యన గోల్డ్ షాపుల్లో ఎక్కువ రాబరీస్ అవుతున్నాయండి మీరు కొంచు చా మొన్న మొన్న ఈ మధ్యనే ఎదురుగుండా ఉన్న షాప్లో కూడా అయ్యింది రాబరీస్ ఎక్కువ అవుతున్నాయని మాకు ఎస్పి గారు ఒక ఆర్డర్స్ ఇచ్చారు ఒక్కక్క షాప్కెళ్ళి వివరించమని ఎలా అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి వాటిని ఎలా ప్రివెంట్ చెయ్యాలని చెప్పేసి వచ్చామనమాట

మీ షాప్లో క్యామెరాస్ ఉన్నాయండి ఎక్కడైనా సీక్రెట్ క్యామెరాలు గానీ

ఎన్ని డేస్కి ఒకసారి చూస్తారండి అది చూస్తారా ఎప్పుడన్నాప్లే చేసి అసలా

ఓకే అది మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటారా రికార్డింగు స్టోర్ అయ్యి ఉంటుందా అది మీ ఎవరన్నా నాది సస్పెక్షన్ గానీ ఎవరన్నా వస్తున్నారా అండి షాప్కి దగ్గరకెళ్ళి ఎవరన్నా ఎప్పుడన్నా సస్పెక్టివ్స్ ఎవరన్నా వచ్చారా ఎవరన్నా మాస్కులేసుకుని బుర్కా బుర్కాలేసుకుని ఎవరన్నా వచ్చారా అదే వాళ్ళొచ్చిన గప్పుడు కూడా మీరు కేర్ఫుల్గా ఉండండి లోపలికి ఊరికినే రానిచ్చేయకండి ఇంకేముంటాయి మీ దగ్గర ఐటమ్స్ గోల్డ్ కాకుండా వాటినైనా సరిగ్గా చూసుకోండి మీరు వాటిని అన్ని ఒక లాకర్లోనే కాకుండా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క లాకర్లో ఉంచుకోండి క్యామెరాస్ ఎప్పటికప్పుడు చూసుకోండి ఇంటి బయట కూడా ఒకటి ఉంచండి మీకు ఎక్కడి నుంచి వస్తది చూసుకోండి ట్రాన్స్పోర్ట్ దగ్గర కూడా అది బాగుంటుంది కదా అన్ని ఉండి ట్రాన్స్పోర్టేషన్లో సరిగ్గా ఏమన్నా ఫాల్ట్స్ ఉంటే అలా కూడా చేసింది మొన్న ఈ మధ్యన అదండి మరీ

అది షాప్ మొత్తం ఎంత వ్యాల్యూ ఉంటదండి కోటి ఉండొచ్చా ఓకే మీకేమన్నా తేడాగా అనిపిస్తే ఎవరన్నా సస్పెక్టివ్గా ఎవరన్నా వచ్చినా వేరేది ఏమైనా పోయినా మీకేం డౌట్ వచ్చినా నాకు ఒకసారి పిలిపిచ్చండి కబురు పంపించండి నాకు ఇస్తానండి నేను ఫోన్ నెంబర్ ఇస్తా కార్డ్ ఇస్తాను ఈ కార్డ్ ఇచ్చేయండి అలాగే అండి అలాగే అండి సరే